నీటి ఎద్దడి అనేది నీటి వనరుల లోపం ఇది కరువు విస్తృతమైన వ్యవసాయం లేదా పెద్ద జనాభా వంటి అనేక అంశాల వల్ల సంభవించవచ్చు నీటి ఎద్దడి పంటల పెరుగుదలను ప్రభావితం చేస్తుంది మరియు జంతువుల తాగునీటిని కూడా తగ్గిస్తుంది ఇది ఆహార ధరల పెరుగుదలకు దారితీస్తుంది మరియు ఆహార భద్రతపై ప్రభావం చూపుతుంది కరువు అనేది తగినంత వర్షపాతంలేని పరిస్థితి ఇది నీటి ఎద్దడిని మరింత తీవ్రతరం చేస్తుంది మరియు పంటల పెరుగుదలను మరింత ప్రభావితం చేస్తుంది కరువు పేదరికం మరియు ఆకలిని కూడా కలిగిస్తుంది పల్లెలు నీటి ఎద్దడి మరియు కరివుయొక్క ప్రభావాలకు ఎక్కువగా గురవుతాయి ఇది ఎందుకంటే పల్లెలు తరచుగా నీటి వనరులకు దూరంగా ఉంటాయి మరియు వాటి ఆర్థిక వ్యవస్థలు వ్యవసాయంపై ఆధారపడి ఉంటాయి నీటి ఎద్దడి మరియు కరువు యొక్క ప్రభావాలను తగ్గించడానికి పల్లెలు తమ నీటిని సమర్థవంతంగా నిర్వహించడం మరియు వారి ఆర్థిక వ్యవస్థలను వైవిద్య పరచడం ముఖ్యం పల్లెలు నీటిని సేకరించడానికి నీటిని సేకరించడానికి మరియు పంటలను సహించగల రకాలుగా సాగు చేయడానికి కూడా పనిచేయాలి నీటి ఎద్దడి మరియు కరువు యొక్క ప్రభావాలను తగ్గించడానికి ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలు నీటి నిల్వలను నిర్మించడం నీటిని సేకరించడం మరియు పంటలను సహించగల రకాలుగా సాగు చేయడానికి ప్రోత్సహించడం మరియు పేదరికం మరియు ఆకలిని తగ్గించడం వంటి చర్యలు తీసుకోవాలి